నాకు అతిగా ప్రచారం చేయబడిన పుస్తకం భారతదేశ రాజ్యాంగం దాన్ని అంబేద్కరు కమిటీలో ముసాయిదా కమిటీకి అధ్యక్షుడుగా ఉండి రాసారు అందులో కొన్ని బాగా సిఫార్సు చేసాయి హక్కులు హక్కులు బాగా ఉన్నాయి దానివల్ల మనకి అన్నీ బాగా ఉన్నాయి అందులో కూడా కొన్ని అర్థం కాని విషయాలు కూడా ఉంటాయి అర్థం కాని విషయాలు మనం చదవటానికి వీలు లేని పుస్తకం అందుకని అది అందరి చేతిలో ఉంటే మనం చదువుకుంటాం కానీ కొందరి కొందరి చేతిలో మాత్రమే అది ఉంటుంది అందుకని నాకు నచ్చదు అందులో హక్కులు ఎలా ఉన్నాయో బాధ్యతలు అలా ఉంటాయి అందరికి ఉపయోగకరం కానీ అందరికి అర్థం కాదు అందరికి తెలిసిన పుస్తకం కానీ అందరు చదువుకోవడానికి వీలు లేదు అందుకని నాకు నచ్చట్లేదు